హలో ఎవరు చెప్పండి చెప్పండి ఓకే

థ్యాంక్ యూ అండి అంటే మీరు ఎంతమంది ఎన్ని రోజులు ట్రిప్ అనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను

రష్ అంటే సాటర్డే సన్డేసు చాలా సిటీస్ నుంచి చాలామంది వస్తుంటారు కాబట్టి రష్ ఎక్కువగానే ఉంటుంది మీరు వీక్ డేస్ అయితే బెటరు వీక్ డేస్లో పంతులు కూడా ఎక్కువ టైమ్లో ఉంటాడు సాటర్డే సన్డేసు పంతు పంతులు కూడా చాలా తక్కువ టైమ్ ఉంటాడు వాళ్ళకి అగ్రహారంలో పూజలు అవి ఇవి అని వాళ్ళు కూడా ఇంక వెళ్ళిపోతారు పో ఫస్ట్ అందరం నార్మల్గా దర్శనం చేసుకున్న తరువాత లోపల అడవిలో తిరుగుతారు ఇంకా ఒకటి క్షత్రియ అనేసి అదే అదే ట్రెక్కింగ్ పాయింట్ అని అక్కడ నంది విగ్రహం నుం నంది గారి నుంచి లాడర్ అనే ఒకటుంటుంది ఇంకోటి అంబ్రెల్లా ఉంటుంది అటునుంచి చూస్తే ఒక కొండ చివరి నుంచి ఒక ఊరు ఒక రైల్వే స్టేషన్ ఒక నది అవన్నీ ఇట్లా మూవీలో చూపించినట్టు వ్యూ పాయింట్ బాగుంటుంది దీని తర్వాత దర్శనం చేసి దీని తర్వాత మధ్యాహ్నం వెళ్తాను అంటే దగ్గరలోనే ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోటిపల్లి రిజర్వాయిర్ ఉంది అక్కడకి చాలామంది వెళ్తుంటారు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఫుడ్ అంటే గుడికి దగ్గరలో అంత ఏం ఉండదండి డెవలప్ అంత కాలేదు ఫుడ్ విషయంలో టూరిస్టులు ఇప్పుడే రావడం వలన గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు కాకపోతే వీట్ని దానికన్నా ముందొచ్చే వికారాబాద్లో బాగానే ఉంటుంది వికారాబాద్ నుంచి అనంతగిరికి ఒక సిక్స్ కిలోమీటర్ అలా ఉంటుంది అంటే మీన్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంజీబీఎస్ నాంపల్లి అలా దగ్గర్నే వీకెండ్స్ అంటే సిటి నుంచి కూడా చాలామంది బస్సెస్ వ్యాన్లు అలా ప్రైవేట్ వెహికల్స్ ఇలా టూరిస్ట్ వెహికల్స్ నుంచి వస్తుంటారు పబ్లిక్ కూడా ఎక్కువుంటారు అదే వీక్ డేస్లో వస్తే మీరు కొద్దిగా తక్కువమంది ఉంటారు మీరు ఎంజాయ్ కూడా చేస్తారు అది కాకుండా ఇంకా కొద్దిగా వర్షం పడ్డ రోజైతే ఇంకా బాగుంటుంది నేచర్ వ్యూ ఇక్కడ మీరు ఏ రోజు ఓకే అండి రైట్